నాకు ప్రపంచంలో ఏదైనా ఇష్టమైంది ఉంది అంటే అందులో మొట్టమొదటిగా చెప్పాలి అనుకున్నది అది ఆకాశం ఆకాశమం అంతా కూడా విశాలంగా ఉన్నప్పుడు పన్నెండు నెలలలో వచ్చే ఆ పన్నెండు రాశులు అర్ధం కాకపోయినా అవి మనకి తెలియకపోయిన ప్రతికాలంలో కూడా వొచ్చేది సప్తర్షి నక్షత్రం ఆ ఏడు నక్షత్రాలు ఒక దానితో ఒకటి లింక్ అయినట్టుగా ఒకే తేలుకి ఒక తోక లేకపోతే కొండెం అన్నట్టుగా అవి కనిపిస్తు ఉంటాయి ప్రతి నెలలో ఉంటు ఉంటాయి కానీ ఎండాకాలం వస్తే మరి స్పష్టంగా ఆ ఏడు నక్షత్రాలు ఏ ఆకారంలో ఉన్నాయో బాగా కనిపిస్తాయి మేము ప్రతి రాత్రి ఎండాకాలంలో మేడ మీదకి వెళ్ళి ఆ నక్షత్రాలను చూస్తు కొంతసేపు అలాగ మా ఆలోచనలు అన్నీ కూడా ఆ నక్షత్రాల మీద పెట్టి ఈ ఏడు నక్షత్రాలు అలా దగ్గర దగ్గరగా ఒకొక్కటి లింక్అప్ చేసినట్టుగా చూసి చాలా సంతోషిస్తాం ఏడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఏడు రంగులు ఉన్నాయి ఇంద్రధనస్సులో అలాగే ఏడు వారాలు ఉన్నాయి అలాగ ఆ ఏడు నక్షత్రాలు కలిసి చూడడం చాలా ఇష్టం ఒకదానిఒకటి అలా లింక్అప్ ఉండడం చూసి మేము మా పిల్లలు అలా భోజనం చేస్తు చాలా సంతోషిస్తాం అన్నీ నక్షత్రాలలో నాకు ఆ సప్తర్షి నక్షత్రం అంటే చాలా ఇష్టం